నాకు ఇష్టమైన గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రముఖ భారతీయ గాయకుడు సినిమా నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత అతను తన అద్భుతమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు అతడు యాబైవేలకు పైగా పాటలు పాడాడు పదహారు భాషల్లో పాడాడు అతను ఆరు భారతీయ జాతీయ అవార్డులు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు మరియు అనేక ఇతర రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నారు బాలసుబ్రమణ్యం యొక్క మంచి గుణాలు అతడు అద్భుతమైన గాయకుడు అతని గాత్రం మనసుకు హాయి కలిగిస్తుంది అతడు చాలా కష్టపడేవాడు అతడు తన కెరియర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు కాని అతను ఓడిపోలేదు అతడు చాలా మంచి మనిషి అతను ఎల్లప్పుడూ తన సహాయం అవసరమైన వారికి సహాయం చేస్తాడు అతడు చాలా వినయవంతుడు అతడు తన గురించి ఎప్పుడూ గొప్పగా మాట్లాడడు అతడు చాలా ప్రజాదరణ పొందిన గాయకుడు అతని పాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆకట్టుకున్నాయి